ఫిలిం కెమెరాలో ఫొటోస్ తీయడానికి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే నాకు ఆప్షన్ లేదు ఫిలిం కెమెరాలో తీయడం ఒకవేళ ఉంటే ఫీలిం కెమెరాలో కూడా ఫొటోస్ తీస్తూ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ కంటే ఫీలింలో షూటింగ్ ప్రక్రియ రెండిటిలో చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఫిలిం షూటింగ్లో ఎడిటింగ్ సెట్టింగ్ అంత డిఫరెంట్ ఉంటుంది డిజిటల్ ఫోటోగ్రఫీకి దానికి లెన్స్ డిఫరెన్స్ ఉంటుంది ఎడిటింగ్ ప్లస్ కలరింగ్ బ్యాక్గ్రౌండూ చాలా డిఫరెన్స్ ఉంటాయి డిజిటల్ కెమెరాల్లో లెన్స్ తక్కువ ఉన్నా వుయ్ కెన్ హ్యాండిల్ తీయవచ్చు డిజిటల్ కెమెరాలో కానీ ఫిలిమ్ షూటింగ్లో కెమెరాస్ చాలా లెన్స్ ఉంటాయి ప్లస్ దానికంటూ కొంచెం లైట్ సెట్టింగ్ ఎడిటింగ్ ప్రతి ఒక్క చిన్న చిన్నదానికి కూడా చూయించడానికి డిజిటల్ ఫిలిం షూటింగ్ కెమెరా యూజ్ అవుతుంది ఆ కెమెరాలో ప్రతి ఒక్కటి కూడా చూపించవచ్చు ఆ లెన్స్ ద్వారా డిజిటల్ దాంట్లో కూడా చూయించవచ్చు బట్ బెటర్ దెన్ ఫిలిం అంటే ఫిలిం షూటింగ్స్లో కెమెరాస్ చాలా లెన్స్ ఎక్స్పెన్సివ్ యూస్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కటి కనిపించాలి అందరికీ అని డిజిటల్ కెమెరాలో కూడా కాస్ట్ ఎక్కువ ఉండవచ్చు కానీ రెండిటికి డిఫరెన్స్ లైటింగ్ అండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లెన్స్ సైజు ఇలా చాలా ఉంటాయి డిజిటల్ ఫోటోగ్రఫీలో లైటింగ్ మనం సెట్ చేసుకోవచ్చు అండ్ ఫిలిం కెమెరాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు కాకపోతే డిజిటల్లో ఎంత కవర్ చేయగలము అంతవరకే చేస్తాం ఫిలింలో ఓవర్ ఆల్ మొత్తం కవర్ చేయవచ్చు డిజిటల్కి ఇంకా ఫిలిం కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా మెంబర్స్ని కవర్ చేస్తుంది ఫిలిం కెమెరా ఇన్ ఫిలిమ్స్లో ప్రతి ఒక్క చిన్న దానికి కూడా చూపిస్తారు కెమెరా

డిజిటల్లో కూడా చూపిస్తారు కానీ డిజిటల్కి దానికి కొంచెం లెన్స్ డిఫరెంట్ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ లెన్స్ తిస్ ఫోటా ఫిలిమ్స్లో యూజ్ చేస్తారు డిజిటల్ కెమెరాలో లెన్స్ ఉంటాయి కానీ రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఒక టూ ఈస్టు ఫైవ్ అలా ఉంటుంది కలరింగ్ ప్లస్ లైటింగ్ మొత్తం డిజిటల్ దాంట్లో కంటే ఫిలిం దాంట్లో ఎక్కువ యూస్ చేస్తారు ఎందుకంటే షూటింగ్ పర్పస్ కాబట్టి షూటింగ్ కెమెరాలో కొంచెం లైటింగ్ ఎడిటింగ్ ఒక సైజు ఇలా చూపిస్తా డిజిటల్ దాంట్లో కలరింగ్ షాడో ఎడిటింగ్ చేసుకోవచ్చు కానీ రెండింటి కంటే బెటర్ ఏది అంటే ఏం చెప్పలేం డిజిటల్ వాళ్ళకి డిజిటల్ ఫిలిం వాళ్ళకి ఫిలిం కెమెరానే ఇంపార్టెంట్ రెండిటి బేస్ అయితే ఫోటోగ్రఫీయే డిజిటల్ ఫోటోగ్రఫీయే తీస్తారు షూటింగ్లో కూడా ఫోటోగ్రఫీయే కాకపోతే షూటింగ్స్లో ఒక మూవీ డిజిటల్ దాంట్లో కూడా తీయవచ్చు బట్ కొంచెం లెన్స్ అలా డిఫరెన్స్ ఉంటుంది డిజిటల్ కెమెరా అంటే హ్యాండ్ మనం యూస్ చేసుకోవచ్చు ఈ కెమెరాని రోల్ ఆన్ చేసి ఎడిటింగ్ కట్ అవి ఫిలిమ్స్ షూటింగ్ కెమెరాలో జరుగుతాయి డిజిటల్లో మనం హ్యాండ్లో ఉంటుంది కాబట్టి మనం ఎలా ఆపరేట్ చేస్తే అలా అవుతుంది ఫిల్మ్ షూటింగ్లో అలా కాదు ఒక దగ్గరనే స్టే చేసి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉండాలి